నా బజాజ్ కార్డ్లో చాలా ఎలక్ట్రానిక్ గూడ్స్ తీసుకునే ఆప్షన్ ఉంది కానీ నాకు అవి ఏమీ అవసరం లేదు వాటిని నా కార్డు నుండి ఆ వస్తువులను తొలగించాలని కోరుకుంటున్నాను నా కార్డులోని చివరి నాలుగు నంబర్లు నాలుగు మూడు రెండు ఆరు